హలో సార్ నేను ఢిల్లీ నుంచి వచ్చినాను ఇట్లా తిరుపతిలో ఈ రోజు టూరిస్ట్గా వచ్చినాను ఇట్లా తిరుపతి గురించి నాకేం తెలీదు మా తిరుపతి గురించి ఏదన్నా కొంచెం చెప్పగలుగుతారా లైక్ అంటే టూరిస్ట్ ప్లేసెస్గా అంటే తిరిగే మార్తో ఏదన్నా లైక్ తిరిగి చూసే మార్తో ఏమన్నా ప్లేసెస్ గురించి చెప్పండి ఓకే వెంకటేశ్వర స్వామి ఓకే ఓకే అంటే ఎంతసేప్పడుతుంది పైకి లైక్ ఆ మెట్లు ఎక్కేదానికి ఓకే అంటే ఒకే ఒకే మార్గం ఉందా లైక్ స్టెప్స్ మాత్రమేనా లేక వేరే ఏదన్నా ట్రాన్స్పోర్ట్ ఉందా పైకి ఓకే తిరుపతిలో ఇది ఒక్కటేనా నో ఎనీ అదర్ మరేమి టూరిస్ట్ ప్లేసెస్ ఏమి లేదా ఓకే ఓకే ఆ వాటర్ ఫాల్స్ పేరు ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే వెంకటేశ్వర స్వామి అన్నారు ఆ యొక్క టెంపుల్ గురించి ఏమీ తెలియదు దాని గురించి ఏదైనా చెప్తారా అంటే ఆ టెంపుల్ యొక్క హిస్టరీ దాని గురించి ఏదైనా చెప్పండి తెలియదు

ఓకే ఓకే ఓకే సార్ థ్యాంక్ యు సో మచ్ అంతే అంతే అంతే థ్యాంక్ యు థ్యాంక్ యు